హలో నమస్తే అండి ఇది కిషోర్ గైడేనా అండి అదే అండి కిషోర్ లోకల్ గైడ్ అదే స అదే ఏమి లేదు సర్ అంటే మేము ఉండేది అయితే హైదరాబాదులో సార్ అదే అంటే మేము కాకినాడకి విజిట్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అంటే అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి సార్ కాకినాడలో

ఓకే సార్ అంటే ఏం లేదు సార్ అంటే ఏ ప్లేసెస్కి ఏ క్లైమేట్లో వెళ్తే బావుంటుంది అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి మిమ్మల్ని చేసాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే మాల్స్ కట్టా ఏమైనా ఉంటాయా సార్ కాకినాడలో అలాంటివి ఏమీ లేవా సార్ ఓకే సార్ చెప్పండి సార్

ఓకే సార్ అదే సార్ అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మేము అంటే అక్కడ మేము ఒక త్రీ డేస్ స్టే చేయాలని అనుకుంటున్నాము సార్ అంటే చుట్టు కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నిటిని కూడా చూద్దామని అనుకుంటున్నాను సార్ ఓకే సార్ అంటే మేము ఈ మంత్

ఓకే సార్ అంటే మీరు మాకు కరెక్ట్గా ఒక షెడ్యూల్ అంటే ఏమేం ప్లేసెస్ ఉన్నాయో మీ చుట్టుపక్క ప్లేసెస్ అవన్నీ మీరు మాకు ఒక షెడ్యూల్ ఇచ్చారు అంటే మేము ఎన్ని డేస్ ఉండాలి అని చెప్పేసి మేము అక్కడ ఫిక్స్ అవుతాం సార్ ఓకే సార్ నాకు వాట్స్అప్ చేయండి సార్ అంటే అప్పుడే మేము ఎన్ని అంటే ఎన్నిప్లేసెస్ చూసి అంటే ఎన్ని డేస్ స్టే చేయాలి అనేది మేము అప్పుడు చెప్తాం సార్ అప్పుడు మీరు అప్పుడే ఇంకొక ఫైనల్ షెడ్యూల్ అనేది మీరు ప్లాన్ చేద్దురు కాని సార్ ఓకే సార్ థాంక్ యూ సార్